ఎవరండీ మాట్లాడేది ఎవరు మాట్లాడేది చెప్పండి మీ ప్రాబ్లం ఏంటి

అంటే యూజువల్గా అది మీరు ఎట్లా రిక రికగ్నైజ్ చేయగలుగుతున్నారు అది హార్ట్ పైనా లేదా చెస్ట్ పెయినా లేకపోతే గ్యాస్తో వచ్చిందా అనేది డౌట్స్ ఉంటాయి కదా ఫస్ట్ అఫ్ ఆల్ మీరు ఫుడ్ టైంకి తింటున్నారా

అంటే మీకు చెస్ట్ మీదనా వస్తు పెయిన్ వస్తుందా లేకపోతే లెఫ్ట్ హ్యాండ్ గుంజుతుందా ఫింగర్స్ టూ చెప్పండి

మీ వెయిట్ ఎంత ఉంది రైట్కి లెఫ్ట్కి మధ్యలో వస్తే అది హార్ట్ దాన్ని హార్ట్ పైన్ అనరు అండి గ్యాస్ ఫామ్ అయితే వచ్చే దాన్ని ఆ విధంగా ఫామ్ అవుతుంది అండి అలా గ్యాస్ ఫామ్ అయినప్పుడు సెంటర్లో పెయిన్ వస్తుంది మీకు ఎప్పుడైతే హార్ట్ పైన్ అనేది ఒకటి యాక్షను మీకు ఒక వన్ డే నుంచి సిమ్టమ్స్ ఇస్తూ ఉంటుంది ఆర్ ఒక వన్ వన్ అండ్ హాఫ్ అవర్ ముందు నుంచి సింటమ్స్ ఇస్తూ ఉంటాయి ఏంటి మీ లెఫ్ట్ హ్యాండ్ కంప్లీట్లీ గుంజడం మీ లెఫ్ట్ లెగ్ గుంజడం అలా జరుగుతూ ఉంటుంది ఎప్పుడైనా జరుగుతుందా అలా ఓకే మీ ఏజ్ ఎంత ఉంటుంది అండి మీరు ఓకే మీరు ఏమైనా సిగరెట్స్ త్రాగుతారా మీరు స్మోక్ చేస్తారా అకేషనల్గా తీసుకుంటారా లేకపోతే రెగ్యులర్గా ఉంటుందా మీకు ఆల్కహాల్ లెవెల్ బియర్స్ త్రాగుతారా మీరు బియర్స్ త్రాగుతారా హార్డ్ త్రాగుతారా వోడ్కా ఇది చాలా డేంజరస్ అండి మీరు త్రాగితే విస్కీ తీసుకోండి బాడీకి చాలా మంచిది లేదా బ్రాండీ తీసుకోండి వోడ్కా చాలా డేంజరస్ హెల్త్కి అది కూడా లెస్ వాటర్తోని మీరు చిన్నపిల్లలు ఇంకా ఎయిటీన్ ఇయర్స్కి ఏం కాదండి అది చెస్ట్ పెయిన్ చెస్ట్ పెయిన్ కావచ్చు మేబి ఒకసారి మీరు క్లినిక్కి రండి చూద్దాము అది ఏం లేదు క్లినిక్ వస్తే దాని సంగతి ఏంటో చూద్దాము అండి మీరు భయపడితేనే భయం అవుతుంది అండి అది పెద్ద మ్యాటరే కాదు అది మన భయమే మనలని చంపుతుంది అండి ఫస్ట్ ఆఫ్ ఆల్ మెంటల్గా స్ట్రాంగ్గా ఉండాలి మనం మెంటల్గా స్ట్రాంగ్గా ఉంటే అది పెద్ద మ్యాటరే కాదు అండి సో మీరు టైంకి ఫుడ్ తీసుకోండి నేన్ చెప్తాను ఇట్స్ ఓకే చరణ్ నేను చెప్తాను చూడండి మీరు అయితే కొంచెం రండి రండి బాయ్